ఎన్టి రామారావు జిల్లాలో విభిన్న ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నారు అది వ్యవసాయం పరిశ్రమలు సేవలు స్వయం ఉపాధి అంశాలు గురించినవి ప్రజలు ప్రధానంగా ఎంచుకోవచ్చును వ్యక్తిగత అనుభవం ఆగిన విద్య మరియు ఆసక్తి ప్రధానం నిరుద్యోగం ప్రభలంగా ఉండడం మామిడి తోటలు ఎస్వీఎస్ ఇండస్ట్రీస్ అస్ట్రానిక్స్ పోలుకు కారణంగా ఉంటుంది ఎన్టి రామారావు జిల్లాలో వివిధ ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నారు ఇది వ్యక్తిగత అనుభవం ఆగిన విద్య మరియు ఆసక్తి ప్రధానం వల్ల ఉంటుంది మీ జిల్లాలో నిరుద్యోగం ప్రభలంగా ఉండడం గమనించారు ప్రముఖంగా ఎస్వీఎస్ ఇండస్ట్రీస్ మామిడి తోటలు ఐస్ట్రానిక్స్ పోలుకు కారణంగా ఇది సాధారణంగా కనిపించింది ఇది ఉద్యోగాలను పెరిగించడం ఆర్థిక స్థితిని మార్చడం మరియు ప్రజలకు ఉద్యోగ అవకాశాలను అందించడంలో ప్రముఖ పాత్ర ప్రదానం చేస్తుంది